మా ప్రాంతంలో చాలా కుట్లు అల్లికలు నేర్పించే వారు మాకంటు దా దాని మీద చాలా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేది కానీ నాకు చేయడం అనేది వచ్చేది కాదు ప్రత్యేక కోర్సులు కూడా మా ఊళ్ళో అనేవి ఉన్నాయి చాలా సాంప్రదాయమైన అల్లికలు కుట్లు నమూనాలు అలాగే కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల గురించి చెప్పారు మనం అలాగే మన ప్రా మా ప్రాంతంలో చాలా సాంప్రదాయమైన దుస్తులు ఎలా తయారుచేయాలో అలాగే వాటి కుట్లు వాటిని ఎలా డిజైన్ చేయాలో అవి ఎలా అందంగా కనిపిస్తాయి అవి అన్నీ చేనేత ఎలా చేయాలో వాటికి అన్నీ అన్నీ వాటిని ఎలా చేయాలో వాటిని ఎలా కుట్టాలో ఎటువంటి డిజైన్స్ చేయాలో ఏ మనిషికి ఎలా ఉంటే బాగుంటుందో దుస్తులు ఎలా చేయాలో దుస్తులకు ఎలాంటి డిజైన్స్ చేస్తే బాగుంటుందో ఎటువంటి మనిషికి ఎలా ఉంటే బాగుంటుందో రంగు దగ్గర నుంచి ఆకుట్టు ఏ కుట్టు డిజైన్స్ పువ్వు డిజైన్స్ అని అలాగే చాలా డిజైన్స్ ఉంటాయి నచ్చిన డిజైన్స్ వేయించుకోవచ్చు చాలా ఆ ఇవి ఇప్పుడు అయితే అందరు మర్చిపోయారు కానీ నా చిన్నప్పుడైతే చాలా బాగా అందురు ఇవి నేర్చుకునే వారు అన్నీ ఇప్పుడు హై స్కూల్స్లో కూడా కుట్లు అల్లికలు అనేవి నేర్పుతారు మా మా మండలంలో మా మండలంలో ఉన్న హై స్కూల్లో ఇప్పటికి అక్కడ చదివే విద్యార్ధులకి కుట్లు అల్లికలు అటువంటి ప్రతి ఒకటి నేర్పించేవారు వాళ్ళకి ఆర్ట్స్ క్లాస్ అని ఒకటి ఉంటుంది ఆ క్లాసులో మిషన్ ఎలా కుట్టాలి ఆ ఏంటి ఆ బట్టలు ఎలా కుట్టాలి డిజైన్స్ ఎలా వేయాలి మోడల్ మోడల్గా ఎలా తయారు చేయాలి బట్టలు అనేవి ప్రతి ఒక్కటి దాంట్లో చెప్పేవారు అలాగే మా ప్రాంతంలో కుట్లు అల్లికలు నమూనాలు అలాగే చాలా ప్రత్యేకమైన పద్ధతులు కూడా ఉన్నాయి చాలా ప్రత్యేకమైన వస్తువులు కూడా వచ్చినవి అవి కుట్టడానికి ఇప్పుడు మా కాలంలో అయితే ఆ మేము సూదితో కుట్టే వాళ్ళము కానీ ఇప్పుడు మిషన్స్ రావడం వల్ల మిషన్స్ మాడ్రన్ టెక్నాలజీ వల్ల కొన్ని పరికరాల ద్వారా వెంటనే మనం చేసే పనిని పరికరాలు వెంటనే చాలా తక్కువ టైంలో బట్టలని డిజైన్ చేసి వాటికి కుట్లు వేస్తుంది అందుకే చాలా తక్కువ మంది అల్లికల మీద వ్యామోహం చూపిస్తున్నారు